హలో ఏమండి మీ దగ్గర పూలు ఉంటాయని చెప్పి విన్నాను మాకు దసరా ఫెస్టివల్కి చాలా పూలు కావాలండి మాకా అండి గులాబీ పూలు గులాబీలు ఇంకా చామంతులు కావాలండి ఒక ఇది ఒక పది కావాలండి గులాబీలేమో అయిదు కావాలండి ఏ ఏ కలర్స్ ఉన్నాయండి మీ దగ్గర బాగానే ఉంటాయి కదండి అంటే ఫ్రెష్గానే ఉంటాయి కదండి కేజీ వచ్చేసి ఎంత పడుతుంది అండి మరీ నూట యాభైయా అండి బయట మార్కెట్లో రేటు కూడా అంత లేదు కదండి మీ దగ్గర బాగున్నాయి అని చెప్పారండి అందుకే ఫోన్ చేశాను సెవ్ ఎయిట్కి ఇస్తారా అండి అంటే చాలా ఎక్కువే తీసుకుంటున్నాం కదండి నైంటీ అండి ఓకే అండి అంటే ఫెస్టివల్కి కదండి మీరు కూడా కొంచెం చూసుకోండి చాలా ఎక్కువ తీసుకుంటున్నాం కదండి కొంచెం తగ్గించండి పూలేనండి కావాలి ఒక ఫోర్ ఫైవ్ డేస్లో ఇవ్వండీ చూసి నేను చెప్తానండీ ఫోన్ చేస్తాను కొంచెం యరేంజ్ చేయండి తొందరగా